ఇప్పుడు నేను చదువుతోనే కాకుండా ఫోటోగ్రాఫీ ఫీల్డ్ని కూడా ఎంచుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకు ఫోటోగ్రాఫీలో కూడా చాలా ఎక్కువ ఇప్పుడు ప్రపంచంలో చ ఫొటోగ్రఫీ అనేది చాలా ఎక్కువగా నడుస్తుంది మనం ఫోటోస్ తీయడంతోనే పాటు ఫోటోగ్రాఫీ ద్వారా మనం కొంత మనీ సంపాదించుకోగలుగుతున్నాం ఎందుకంటే ఇప్పుడు ప్రతీ స్ ప్రతీ పర్సన్కి ఏ ఏ ఏ ఈవెంట్కు ఏ ఈవెంట్ జరిగినా కానీ అతనికి ఫొటోస్ తీయడం చాలా ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది సో అయినే పుట్టిన రోజుకి అయినా పెళ్ళికి అయినా ఆయన కు పుట్టిన పిల్లలకు అయినా ఎదో ఒక్క దానికి అయినా వాళ్ళు ఫోటోగ్రఫీని ఈ ఎంచు ఫోటోగ్రాఫర్ని ఎంచుకుంటున్నారు అందుచేత నేను ఒక ఆకర్షణీయంగా తీయడానికి ఇష్టపడుతాను ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిలో అయినా డిఫెరెంట్ డిఫెరెంట్ ఫోజులు పెట్టి అయినా ఏ ఇప్పుడు చిన్న బేబీతోనైనా ఫోటోస్ తీయడానికి అయినా ఆమెకి ఇట్లా గొడుగు అమర్చి లేకుంటే ఇట్లా పక్షిలాగా అవన్నీ సెటప్ చేసి ఈ ఫోటోస్ తీయడానికి నేను ఇష్టపడుతాను కొత్త కొత్త చిత్రాలను సృష్టించడానికి నేను ఎక్కువగా ఇష్టపడుతాను అందులో ప్రకృతి ప్రకృతి ఫోటోలు తీయడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఒక కోకిల చెట్టు పైన కూస్తూ ఉంటే అది గమనిం మనలని ఎట్లాగో గమనించకుండా మనం ఫోటో తీస్తే అందులో ఉన్న ఆనందమే వేరు మంచిగా అనిపిస్తుంది ఫోటో తీయడం అయినా మనం ఒక కొత్త వరల్డ్ని సు సృష్టించినట్లు అనిపిస్తుంది అది కూడా మంచి ఫోటోగ్రాఫర్కే ఆ మెళుకువలు తెలుస్తాయి అందమైన ఫోటోలను తియ్యగలుగుతాడు